అండి మాకు ఒక వన్ ప్లేట్ బిర్యానీ కావాలి ఇంకా డబల్ మసాలా మీరు అందులో ఓనరా వర్కరా అండి సరే అండి నాకు చెస్ట్ పీస్ తోటి డబల్ మసాలా వేసి ప్లేట్ బిర్యానీ కావాలండి ఎంత ప్రైస్ పడుతుంది మూడు కలిపి వండండి స్పెషల్గా ఉండాలండి మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు లేదండి మీరు బాగా చేస్తారని మాకు తెలుసు అభిరుచి కదా మీది అందుకే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు సరే అండి ఇప్పుడు డబల్ మసాలా వేసి పై నుంచి జీడిపప్పు బాదం పప్పు పెడతారా అండి డబల్ మసాలా అంటేనే ఎక్కువ కారం అండి ఇట్లా తింటుంటే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు రావాలండి లావే ఉంటాను అండి మీరు వర్కర్ మీ దాంట్లో స్విగ్గి జోమాటో ఉందా అండి ఆర్డర్ చేసుకోవచ్చా గులాబ్ గులాం జామ్ కావాలండి

చక్కెరతోనే చెయ్యండి నాకేం డయాబెటిస్ లేదు మీడియం సైజులో చెయ్యండి అవన్నీ కూడా మీరు ప్యాకింగ్ మంచిగా చేస్తారా మంచిగానే వండుతారా గలీజ్ గలీజ్ చేసి పెడతారా ఏమన్నా ఆర్గానికే ఇవ్వండి తీసుకొని వాడండి నాచురల్ ప్రోడక్ట్సే వాడండి సరే అండి మరి ఈవినింగ్ వరకు నాకు వచ్చేటట్టు చూడండి సరే బాయ్ అండి మరి పైసలు ఎంతనో పేటీఎం చేస్తా స్కానర్ పెట్టండి స్కానర్ పెట్టండి ఓకే అండి